వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించగల మా ప్రాంతంలోని సహజవనరులు ఉన్నాయి ఈ వాతావరణంలో మానవ ప్రభావం లేని ప్రదేశాలలో సహజంగా ఈ సహజంగా ఈ వనరులనేవి ఏర్పడతాయి అన్నమాట ఈ సహజ వాతావరణం ప్రకృతి పరిసర ప్రాంతలేవీ వాటి జీవన వైవిద్యము ఏమిటి ఈ అన్నింటినీ బట్టి సహజ వర్ణ సహజ వనరులను మనం వర్ణించవచ్చు అన్నమాట ఈ సహజ వనరులను ప్రకృతి వనరులని కూడా మనం పిలుచుకోవచ్చు సహజ వనరులని కూడా అంటే సహజంగా రోజు మనం డైలీ యూజ్లో సహజంగా అనేదాన్ని మనము అంటారు భూమి నీరు మత్స్య సంపద అడవులు ఖనిజాలు వాతావరణం వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలోని భాగమే అంట డైలీ అంటే డైలీ మన చుట్టూ జరిగేవి సహజంగా ప్రకృతిపరంగా జరిగే దానిని సహజ వనరులని ఇట్లా అనవచ్చు ఇవన్నీ వర్షపాతం వాతావరణం ఇవన్నీ ప్రకృతిలో భాగమే అన్నమాట ఇలా మనకు లభించే గాలి నీరు అడవులు బొగ్గు పెట్రోలియం ఇంకా సహజ వాయువులు మొదలైన చాలా శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులు అయితే భూమిపై లభించే వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి చాలా వరకు మొత్తం పర్మనెంట్ పరిమితమైనవే కానీ పెరుగుతున్న జనాభాను జనాభా అవసరాలను బట్టి వీటిని అపరిమితంగా వాడుతున్నారు అన్నమాట ఈ పరిమితమైన సహజ వనరులు అన్నమాట దుర్వినియోగాన్ని నివారించడానికి అంటే ఇవి దుర్వినియోగం చేసే వారిని అది నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం ఇప్పుడు మన ప్రాంతంలో జరిగే ఈ గాలి కానీ పెట్రోలియం కానీ ఇవన్నీ కల్తీ చేసి దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానం అవసరం అన్నమాట దీనివల్ల సహజ వనరుల సక్రమ పంపిణీ జరిగి ప్రజల జీవన విధానాన్ని అభివృద్ధి జరుగు ప్రజల జీవన విధానాలలో మనకు అభివృద్ధి జరుగుతుంది అన్నమాట అయితే సహజ వనరులకు కొన్ని ఉదాహరణలు ఉంటాయి అన్నమాట క్షేత్ర శాస్త్రం అని ఉంటుంది పంటలను తినుటకు ఇంధనంలా పశువులకు పీచుకోసం ఉపయోగించే శాస్త్రీయంగా సాంకేతికంగా వివరించే శాస్త్రాలు చాలా ఉంటాయి ఆకాశం గాలి వాతావరణం పువ్వులు పువ్వులకు సంబంధించి వృక్షశాస్త్రం జంతువులకు సంబంధించి జంతుశాస్త్రం అటవీ శాస్త్ర వన్యమృగాలు ఉంటాయి బొగ్గు మరియు శీల ఇంధనాలకు పచ్చిక పచ్చిక పొలాలు నెల నేల వివిధ రకాల నేలలు ఉంటాయి నేలలో కూడా అయితే సహజ వనరుల నిర్వహణ సహజమైన వనరులైన భూమి నీరు వృక్షాలు జంతువులను ప్రస్తుతం భవిష్యత్తులో వాటి ఎదుగుదలలకు నాణ్యత సంబంధించిన విధులకు పర్యవేక్షించుటకు సహజ వనరుల నిర్వహణగా పేర్కొనచ్చు అనమాట దీన్ని మనము నార్మల్గా చూడాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే సూత్రంతో మీరెక్కడైనా వినే ఉంటారు ఈ సహజ వనరులనేవి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఈ సహజ వనరులకు డెవలప్ చేయడానికి అన్నమాట సస్టైనబుల్ ప్రస్తుత మ అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రస్తుతమున్న మనుషులకు ఇప్పుడు ప్రస్తుతం మానవాళి కోసం కావాల్సిన ఇప్పుడు ప్రస్తుత అవసరాలను తీర్చుకొనుటకు ఇప్పుడు వాతావరణం సహజ వనరులైన భూమి గాలి నీరు వృక్షాలపై ఆధారపడుతాము అన్మానట ఇప్పుడు మనం మనుషులము అనేవాళ్ళము సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషను జనరేషన్ వాళ్ళకి అవసరమైన వాటి అవన్నీ నీరు వృక్షాలపై ఆధారపడతాయి అన్నమాట ఇవి అయితే అయితే ఇవి భవిష్యత్ అంటే ఫ్యూచర్ జనరేషన్కైనా ప్రస్తుతం జనరేషన్కైనా డెవలప్ కావడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇవి ఈ సహజ వనరులన్నీ ఈ సహజ వనరులలో కేవలం ఇవే కాదు చాలా ఉంటాయి ఇవన్నీ రోజూ సహజంగా మనం వాడుకునేవి అన్నమాట సహజ వనరులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సహజ వనరుల నాణ్యత ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవచ్చు అన్నమాట సహజ వనరులు చాలా తగ్గుతుంటాయి చాలా తగ్గుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా సహజ వనరుల తగ్గుదల నిలుపదలే అభివృద్ధి వికాసం కోసం ఒక్క చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసారు సంస్థల అభివృద్ధి కోసం అవన్నీ జరుగుతున్నాయి పెట్టుబడి సంస్థలు పర్యావరణం పర్యావరణంలో పచ్చటి రాజకీయాల దృష్టి అంతా సహజ వనరుల శక్తి పరి శక్తి పరిరక్షణ సంరక్షణ పైనే ఉందన్నమాట చాలా సహజ వనరుల నిర్వహణతో ముడిపడి శాస్త్రం జీవశాస్త్రం మొత్తం ఈ దీని మీదనే ఉంది దీని మీదనే ముడిపడి ఉంది ఈ సహజ వనరులు మ్యాగ్జిమం చాలా వరకు ఈ ప్రాంతాలలో కార్యకలాపాలకు చాలా ఉపయోగిస్తారు రకరకమైన నేలలు ఉంటాయి నీరు సముద్రం మహాసముద్రాలు సరస్సులు నదులు ఆకాశం గాలి పువ్వులు ఈ ప్రతీ ఒక్కటి ఈ సహజ వనరుల కిందకే వస్తాయి సహజ వనరుల కిందికే వస్తాయి ఈ మానవాళి మనుగడకు ఎటువంటి ఆటంకం ఆటంకం అంటే ఇప్పుడిప్పుడు జరుగుతున్న కరెంటు జనరేషన్ ఇప్పుడు పాసవుతున్న జనరేషన్కి హెల్ప్ కావడానికి సహజ వనరులు అనేవి కూడా చాలా మనకు చాలా హెల్ప్ చేస్తాయి చాలా సహాయం చేస్తాయి ఈ సహజ ఈ సహజ వనరులు అనేవి ఈ సహజ వనరులు అనేవి భూమి ఆకాశం భూమి గాలి నీరు వృక్షాలపై మన మానవజాతి ప్రతీ ఒక్కటి ఈ మానవాళికి తనకు కావలసిన అవసరాలు తీర్చుకొనుటకు మొత్తం ఈ భూమి మీద గాలి నీరు వృక్షాలపైన మాత్రమే ఆధారపడతాయి ఈ వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించగల ఉపయోగించగల సహజ వనరులు ఇవన్నీ మనకి చాలా అవసరం ఎందుకంటే ఈ సహజ వనరులు లేనిదే మన మనిషి మన మనిషి మానవాళి ఫ్యూచర్ జనరేషన్ అయినా ప్రెజంట్ జనరేషన్ అయినా ఏది డెవలప్ కాదు కాబట్టి మన ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలో కానీ సహజ వనరులు అనేవి చాలా ఇంపార్టెంట్